అసలు నాకు ట్రావెలింగ్ అసలు నాకు ఏ మాత్రం నచ్చలేదండి అసలు అది కార్ అంటారా అండి ఏసీ లేదు ఏం లేదు అసలు అక్కడ గాలి కూడా సరిగ్గా రావట్లేదు ఇంకా అది కూడా డస్ట్ పట్టుకుపోయి ఉన్నాయి సీట్ సీట్స్ దగ్గర కూడా దుమ్ము దుమ్ముగా అనిపిచ్చింది నాకైతే అసలు ఏం నచ్చలేదు అలాగే ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అది పైకి లెగుస్తున్నప్పుడు ఎప్పుడన్నా స్మూత్గా ఉండాలి కానీ అది స్మూత్గా లేకుండా నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది అలాగే ఇంకా ఏంటంటే అది నాకసలు అయితే క్యాబ్గా ఆ క్యాబ్ అసలు నాకు నచ్చలేదు నేను ఇంకోసారి ఇది ఆర్డర్ చేయాలనుకోవట్లేదు నేనైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను దీనివల్ల